హే బాబు బండి ఆపు ఫస్ట్ మీరు ఎటు వెళ్తున్నారు అసలు సిగ్నల్స్ చూసుకుంటున్నారా సిగ్నల్ క్రాస్ చేసి వెళ్తారా ఏమనుకుంటున్నారు బండి ఆపు ఫస్ట్ బండి ఆపు ఆ ఇంపార్టెంట్ పని ఉంటె బాబు అది ట్రా సిగ్నల్ క్రాస్ చేస్కుని పోతారా మీరు ఆ వెహ్కిల్స్ లేవనా బండి ఫస్ట్ బండాపు నువ్వే అన్ని నీకు ఆర్సి ఉందా ఆర్సి ఆర్సీ ఉందా ఏది చూపించు ఆర్సీ లైసెన్స్ ఉందా నీకు వు నీ ఏజ్ ఎంత బాబు అసలు ఇప్పుడు నైన్టీన్కె నీకు లైసెన్స్కి అప్లై చేసుకున్నావా ఆ వచ్చిందా లైసెన్స్ మరి బైక్ పేపర్ ఉన్నాయా బైక్ పపర్లున్నాయా అన్ని అన్ని ఇంట్లో మర్చిపోతే మీరు ఎందుకు వచ్చారు బైటకి మరి ఫస్ట్ బోో ప చేస్తే సిగ్నలు క్రాస్ చేసాడనుకో మళ్ళా సడన్గా వస్తే అలా ఏం ప్రాబ్లమ్ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఎలా ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉందా బండికి మరి అయిపోతే చేయించుకోకుండా ఎలా మరి బయటికి వెళతాం ఏమైన్నా అయితే ఎలా ప్రాబ్లమ్ బ ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ ఉందా దానికి విజ్యుల్ అన్నా లేకుండా పోతున్నావు క్రాస్ చేసుకుని మరి లేకుంటే ఎలా ఇవన్నీ కావాలి కదా సడన్ ఓకే హడావిడిలో వెళ్ళిపోయినా చూసుకోవాలి కదా సిగ్నల్ పడ లేదు సిగ్నల్ అయినా చూసుకో సిగ్నల్ ఏంటి అమ్మా అంటే ఒక వన్ మినిట్ టూ మినిట్ స్టాప్ చెప్పేనా వన్ మినిట్ పడుతుంది కదా సిగ్నలు వన్ మినిట్ అయ్యాక మారిపోతుంది అంతే చూసుకోవాలి అయ్యా బాబు చూసుకోవాలి మరి ఫైన్ కష్టం ఫైన వాల్డే పడుతుంది కదా ఎలాగైనా కానీ మీరు సిగ్నల్ క్రాస్ చేసారు ఏ తక్కువ అయినా మీ నిలబడు ఫస్ట్ బైక్ బైక్ ముందు నిలబడు బైక్ ముందు నిలబడు ఫోటో తీస్తా ఒక్క నిమిషం ఉండు లైన్లో ఉండు ఫోటో తీస్తా ఫైన్ వేస్తాను తప్పుదు ఫైన్ వేస్తాను ఎందుకు బాగా పడదు తక్కువ వేస్తా కానీ ఫైన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా హెల్మెట్ లేదు హెల్మెట్ పెట్టుకోలేదు ఆర్సీ తీసుకుని ఉంచుకోలేదు ఎం తీసుకు రాలేదు ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఫైన్ వెయ్యద్దు ఫైన్ వెయ్యద్దు అంటే ఎలా నాకు చూసుకోవాలి ఒక్కసారి కాదు ఇప్పుడైతే ఫైన్ పడుతుంది హెల్మెట్ లేదని ఫైన్ వేస్తున్నా ఓకే